నేను పాల్గొనే కొన్ని వినోద కార్యక్రమాలు ఏంటంటే పాటల ప్రోగ్రాంలో పాల్గొనడం మరియు వంటకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం డ్యాన్స్ ప్రోగ్రాములకు వెళ్ళడం చేస్తాను ఖాళీ సమయంలో వినోదం కోసం ఇష్టమైన గేమ్స్ ఆడడం క్యారమ్స్ మరియు ఇంకా పాటలు వినడం మరియు టీవీ చూడడం లేదా పుస్తకాలు చదవడం చేస్తాను ఇంకా సాయంత్రం పూట పిల్లలని పార్కుకు తీసుకు వెళ్ళి వాళ్ళను ఇష్టమైన గేమ్స్ ఆడిపించి ఎంతో వినోదాన్ని పొందుతాము మరియు పుస్తకాలలో పజిల్ రాయడం చాలా వినోదాన్ని ఇస్తుంది న్యూస్పేపర్ చదవడం ఇంకా ఆనందం అనిపిస్తుంది ఖాళీ సమయంలో మనకి ఇష్టమైన గేమ్స్ ఆడడంలో ఎంతో ఆనందాన్ని పొందుతాము ఇంకా పాటలు వినడం కామెడీకి సంబంధించిన జోక్స్ చదవడం వినడం ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది పిల్లలకు ఇష్టమైన వంటని చేసి పెట్టడంలో ఎంతో వినోదం కలుగుతుంది మరియు వాళ్ళని ఆడిపించడం చదివించడం ఎంతో వినోదం కలిగిస్తుంది మొబైల్లో పాటలు వినడం డ్యాన్స్ ప్రోగ్రామ్సు కామెడీ సంబంధించిన ప్రోగ్రామ్సు చూడడం చేస్తాను పుస్తకాలలో చిన్న చిన్న కథలను చదవడం చేస్తాను మరియు ఇంకా ఆనందం కలగడానికి మాకు ఎంతో ఇష్టమైన ఓల్డ్ సాంగ్స్ వినడం చేస్తాను